నేను మా ఊరిలో ప్రతి ఏటా జరిగే శివరాత్రి మరియు దసరా పండుగలకి సంగీత కార్యక్రమాలకి హాజరు అవుతూ ఉంటాను అక్కడ ప్రతీ సంవత్సరం సాంప్రదాయ పరంగా సంగీతం మరియు నృత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నాకు అవి అంటే చాలా ఇష్టం అలాగే ఎంతోమంది మరి గాయనీ గాయకులు వచ్చి సంగీతా కచేరీలు చేస్తూ ఉంటారు అలాగే భరతనాట్యం కూచిపుడి ఇలా అనేక రకాల నృత్యాలు కూడా ఈ కచేరీలలో చేస్తూ ఉంటారు ఇది మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది సంగీతం వల్ల నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను